తెలుగు భాషలో చాలా ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయి ఇవి భాష ప్రవర్తన ఉచ్చారణ పదబంధాలు మరియు పదాలను ఉపయోగించే విధానంలో వివిధతను చూపిస్తాయి ప్రధానంగా ఈ మాండలికాలు ఏ ప్రాంతంలో మాట్లాడబడుతున్నాయో ఆ ప్రాంతీయ సంస్కృతిని భాష పద్ధతులను ప్రతిబింబిస్తాయి కొన్ని ముఖ్యమైన తెలుగు మాండలికాలు రాయలసీమ మాండలికం తెలంగాణ మాండలికం వైశాలి మాండలికం తూర్పుగోదావరి మాండలికం కర్నూల్ మాండలికం ప్రతి మాండలికం యొక్క తన ప్రత్యేకతలు ఉంటాయి వాటిని అర్థం చేసుకోవడం వల్ల ప్రాంతీయ సంస్కృతిని ఈ విశయాలైన అర్థం చేసుకునే దారిగా మారుతుంది